నాకు వర్షాకాలమన్నా చలికాలమన్నా నాకు ఈ రెండు సీజన్స్ అన్న నాకు చాలా ఇష్టమన్నమాట రెయినీ సీజన్ వింటర్ సీజన్ అంటే ఎందుకంటే ఈ రెండు సీజన్స్ లోనే ప్రకృతి అనేది చాలా అందంగా అనేది ఉండడం జరుగుతుంది వర్షం పడినప్పుడు ఆ చినుకు చినుకులు ఆకుల మీద ఉన్నప్పుడు లేకపోతే ఎంత సన్ అంటే ఎంత సన్నరీగా అది ఉండదు కదా కొంచం మబ్బు మబ్బుకేసి అంటే చూడ్డానికి ఆకాశం కూడా చాలా బాగుంటది వింటర్లో అయితే మంచు అనేది పట్టడం జరుగుతది ఎర్లీ మార్నింగ్ అయితే నాకు చాలా ఇష్టం అన్నమాట ఆ టైమ్లో అంటే ప్రకృతి ఆ టైమ్లో అనేది ఆ వర్షాకాలం చలికాలంలో అనేది చాలా బాగుంటాది ఎలాగో మన తెలుగు వాళ్లందరికీ నచ్చిన పండుగ సంక్రాంతి ఆ టైమ్లో మేము మా ఫ్యామిలీ అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటాము అప్పుడు మేమందరము కూర్చొని మంట వేసుకొని ఒకరి మీద ఒకరం అలా జోక్స్ వేసుకోడడం అనేది చేయడం జరుగుతుంది సో అప్పుడు అంటే ఎండాకాలంలో అయితే మన మంట వేసుకొని అసలు కూర్చోలేము కాని చలికాలంలో అయితే మంట వేసుకొని అలా మంటకాపుకుంటూ కా పుల్లలెక్కడున్నాయి ఏంటని ఎతుక్కుంటూ మేమలా ఒచ్చి వేయడం అనేది జరుగుతుంది మాకు చాలా ఇష్టమా ఆ కాలంలో అంటే ఆ ఒ ఒక్క పండుగలో అటు భోగు మంటలు వేస్తారు పొద్దుటే లేగుత్తారు చూడ్డానికి కూడా మంచు మంచుగా చాలా బాగుంటది మా సైడ్ అయితే చాలా బాగుంటది అలాగే లంబసింగి అరుకు ఈ టైమ్లోనే అవి ప్రకృతిలో కుండ మీద ఉంటాయి కాబట్టి అవి చూడడానికి కూడా ఇప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట చాలా అందంగా ఉంటాయ్ నాకు చాలా ఇష్టం అన్నమాట ప్రకృతి ఆ సీజన్లంటే అవ్వి ఉన్న ఆ టైమ్లోనే మంచి మంచిగా ఫ్లవర్స్ రావడము మంచిగా ఆకులు చిగురిచ్చడము అలాంటివన్నీ బాగుంటాయి అంటే ఈ రెండు సీజన్లోనే అనేది మనకి మొక్కలు అనేది మంచిగా పెంచుకోడం అనేది జరుగుద్ది అది సమ్మర్ వచ్చేస్తే అస్సల పెంచుకోలేము ఎండిపోతూ ఉంటాయి ఎండకు వాటర్ వెయ్యకపోయినా సరిగ్గా లేకపోతే వాళ్ళకి ఎండ ఎక్కువ తగిలేసినా సరే ఎండి పోతూ ఉంటాయి సో నాకు అలా ఎండిపోతే ఏదోలా ఉంటుంది కాని ఈ టూ సీజన్స్లో అయితే మొక్కలనేవి చాలా మంచిగా గ్రో అవుతే అవుతాయ్ మంచిగా బాగుంటాయి ప్రకృతి అనేది నాకు చాలా ఇష్టం నాకు నేచర్ అంటే కాని ఈ టూ సీజన్స్లోనే మనం ప్రకృతి అందాలని చూడగలం అన్నమాట